మీ ప్రశ్న చాలా లోతుగా ఉంది మతం మరియు మూఢనమ్మకాల మధ్య తేడా ఒక అద్భుతమైన చర్చనీయాంశం దాన్ని స్పష్టంగా వివరించేందుకు క్రింద చూడండి మతం అంటే ఏమిటి మతం అనేది ఒక వ్యక్తి లేదా సమూహం జీవితంలో ఆధ్యాత్మికత నైతికత జీవన విధానం సంస్కృతి వంటి అంశాలకు దారి తీసే విశ్వాసాల సమాహారం ఇది సాధారణంగా నైతిక విలువలు హింస పరమాత్మ మీద విశ్వాసం ప్రార్థన దాననధర్మాలు అనుసరణీయ జీవన శైలిలతో ఉంటుంది ఉదాహరణ ధర్మం పాటించడం ఇతరులకు సహాయం చేయడం భగవంతుని భక్తితో ఆరోధించడం మూఢ నమ్మకాలు అంటే ఏమిటి మూఢ నమ్మకాలు అనేవి ఆధారరహితమైన శాస్త్రీయంగా నిరూంపించలేని నమ్మకాలు అవి భయం అపోహలు లేదా పురాణాలతో కలిసి వచ్చిన అవగాహనల నుండి పుట్టుతాయి ఇవి ఎక్కువగా లాభ నష్టాలు భయంతో లేేదా వాస్తావాధారాలు లేకుండా నమ్మే తత్వాలు ఉదాహరణ బల్లి ఏడుస్తే ప్రమాదం చెరుపుతుంది అని నమ్మడం నలుగురు వెల్లి మూడవ వ్యక్తి వెనక్కి వస్తే అదృష్టం తక్కువ అవుతుంది అని భావించడం తేడా ఎలా చూపించాలి అంశం మతం మూఢనమ్మకాలు ఆధారం శాస్త్రాధారలు అధ్యాత్మిక పాఠాలు అపోహలు భయాల ఆధారం లక్ష్యం ఆత్మశాంతి జీవన విలువలు లాభ నష్టాల భయం శుభా శుభాల మించు ప్రభావం మనసుకు ధైర్యం సమాజంలో మార్గదర్శనం భయంతో నిర్ణయాలు తీసుకోవడం వినమ్రత వ్యక్తిగత విశ్వాసంతో సాగుతుంది ఇతరుల మీద ఒత్తిడి కలిగించే అవకాశము ఉంటుంది నేను ఏమనుకుంటున్నాను మతం నిజంగా మనకు ధైర్యం ఆశ జీవనధారి చూపుతుంది కానీ మూఢనమ్మకలు అయితే మన ఆలోచన స్వేచ్ఛను కానీ చేస్తాయి మతాన్ని గౌరవించాలి కానీ ప్రశ్నించగల బుద్ధి వివేచన శక్తి మనకు ఉండాలి